ఇక్కడే ఆపుకోండి దిగేసాను మనీ నా నా దగ్గర క్యాష్గా లేదు మీకు యుపీఐ ద్వారా సెండ్ చేసేయన అండి యేమ్ ఫోన్పే ఉందా జీపే పేటీఎం ఈ త్రీలో ఏదైనా ఉంటే చెప్పండి నేను ఫోన్పే చేసేస్తాను మీకు ఓకే ఫోన్పే ఉందా ఓకే మీ నంబర్ చెప్పండి మీ పేరు రమేషా రమేష్ నంబర్ చెప్పండి తొమ్మిది ఏడు సున్నా ఐదు రెండు రెండు ఒకటి ఏడు ఒకటి మూడున ఓకే ఏమ్ కనిపించటం లేదే మీ నంబర్ రమేష్ కదా మీ పేరు ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి మీ నంబర్ తొమ్మిది ఐదు ఏడా ఓకే తొమ్మిది ఐదు ఏడు ఒకటి సున్నా సున్నా రెండు రెండు మూడు మూడు మూడా సరే రమేష్ వచ్చింది పి రమేష్ కదా ఎంతండి ఫైవ్ హండ్రెడా ఫోన్పే చేస్తున్న ఒక్కసారి చెక్ చేసుకోండి చేసేసాను చూడండి ఒకసారి వచ్చిందా ప్రియా అని ఒచ్చుంటుంది చూడండి రాలేదా ఒక్క నిమిషం ఉండండి చెక్ చేస్తాను చేసాను చూడండి ఒస్తుంది చూడండి నెట్ ఆన్లో ఉందా చూడండి నెట్ ఆన్లో ఉందా చూడండి ఓకే ఇప్పుడు వచ్చిందా ఫోన్పే జీపే అంతా పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫోన్పే జీపే లేకపోయినా మీ నంబర్ మీ నంబర్ ద్వారానే మీ అకౌ మీ బ్యాంక్ అకౌంట్కి మనీ చేరిపోతుంది ఎందుకు అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నంబర్ లింక్ చేస్తున్నారు కాబట్టి పంపిచ్చిన వెంటనే మీ అకౌంట్లోకే డైరెక్ట్గా పడిపోతుంది ఇప్పుడు మీ అకౌంట్ కూడా చెక్ చేసి చూస్కోండి డైరెక్ట్గానే మనీ పడిపోయి ఉంటుంది అలాంటి సౌకర్యాలు వచ్చేసాయి ఎందుకంటే మేం క్యాష్ ఎప్పుడు క్యారీ చేయలేం కదా క్యారీ చేయనప్పుడు అకౌంట్ నుంచి మీకు పంపించేస్తే మీకు ఈజీగా ఉంటుంది మాకు కొంచం ఈజీగా ఉంటుంది అందుకే మీకు ఫోన్పే ఉందా అని అడిగాను మనీ అయితే నేను క్యారీ చేసుకోని రాలేదు కార్డ్స్ ఉన్నాయి అందుకనే మీకు ఫోన్పేలో చేస్తున్నాను రీచ్ అయి వచ్చింది కదా అండి థాంక్యూ డ్రాప్ చేసినందుకు కొంచం ఫాస్ట్గానే వచ్చారు థాంక్స్